హలో హలో నమస్తే మ్యామ్ చెప్పండి అవునండీ గైడే నండీ ఆంధ్రప్రదేశ్ గైడే నండీ చెప్పండి ఓకే మ్యామ్ కంపల్సరీగా మ్యామ్ టొబాకో అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కొండప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు అండి గిరిజనులు ఎక్కువగా ఇది పాడేరు పా ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది అదే విధంగా మనకి దగ్గరలో పద్మనాభం దగ్గరలో పండుతుందండి విజయనగరం జిల్లాలోని ఇది ఎలా పండిస్తారంటే ముందు చిన్న మొక్క వేసుకుంటారు మొక్క వేసుకున్న తర్వాత అది ఏమి అవుతుందంటే పెద్దదైన తర్వాత తీసేసి ఎండబెడతారు ఎండలో ఎక్కువగా ఎండబెట్టిన తర్వాత దాన్ని కట్టలుగా కట్టేసి మార్కెట్ చేసుకుంటారు వీటిని మార్కెటింగ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువగా మధ్యవర్తులు అనే వారు సిగరెట్ కంపెనీలకి ఎక్కువగా పంపిస్తారండీ ఇది ఈ సిగరెట్ కంపెనీలకి ఎక్కువగా అమ్ముతారు చిన్న చిన్న సన్నకారు రైతులేమో లోకల్ మార్కెట్లో ఎక్కువగా పొగాకు అమ్ముతూ ఉంటారు ఓకే మ్యాడమ్ డెఫినెట్గా మేము కూడా మీకు సప్లై చేయి చేయిస్తాము పండించే రైతుల తీసుకెళ్తాము ఎలా పండిస్తున్నారు మార్కెటింగ్ చేసేవాళ్ళ దగ్గరికి అందరి కాడికి మేము తీసుకెళతాం మ్యాడమ్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళ దగ్గర నుంచి మీరు తెలుసుకోవచ్చు లేదు మ్యాడమ్ ఓన్లీ నేను గైడ్ మ్యాడమ్ మీకు చూపించడం వరకేను మీరు వాళ్ళు మాట్లాడుకుని మీరు వాళ్ళు వ్యాపారం చేసుకోండి మ్యాడమ్ మేమైతే మీకు చూపిస్తాము మేము గైడ్ మాత్రమే టూరిస్టులను తీసుకెళ్లి చూపించి చేయడం వరకే మా పా బాధ్యత అవును మ్యామ్ తీసుకెళతాం కార్లో అన్నీ మావే ట్రాన్స్పోర్ట్ అంతా మాదే ఓకే మ్యాడమ్ ఓకే ఏంటి మ్యాడమ్ దేనికి మ్యాడమ్ మ్యాడమ్ పర్ పర్సన్కి ఫైవ్ థౌసండ్ పడుతుంది మ్యాడమ్ ఒక మనిషికి అయిదు వేలు రూపాయలు అవుతుంది మ్యాడమ్ ఎంత మంది వస్తే అన్ని అయిదు వేలు అవుతాయి మ్యాడమ్ వచ్చే ముందు కాల్ చేయండి మ్యాడమ్ ఉంటాను మ్యాడమ్